నేను స్కూల్ చదివేటప్పుడు ఎక్కువగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసాను వాళ్ళతో కలిసి కలిసి చదవడము బాగా మా ఫ్రెండ్స్గా ఉండడము అన్నీ పండగ దినాల్లో ఒకే ఒకే బట్టలు తీసుకొని వేసుకోవడము అలాగే చ దగ్గర ఉన్న చర్చికి వారానికి ఒకసారి వెళ్ళడం అక్కడ చర్చిలో రెండు గంటలసేపు గడపడము మళ్ళీ తిరిగి ఇంటికి రావడము ఇంట్లో చేసుకున్న వంటలన్నీ తినడము అలాగే మంత్లీ ఒకసారి బయట ప్రదేశాలకు వెళ్ళడము బీచ్కి చెన్నైకి అలా వెళ్ళి ట్రైన్లో వెళ్ళడము ట్రైన్లో ఎక్కువగా పాటలు పాడుతు జాలీగా వెళ్ళడము వెళ్ళిన తరవాత అక్కడ వెళ్ళి బీచ్లో అక్కడ ఉన్న వస్తువులన్నిటిని కొనుక్కొని అలాగే ఇంట్లో వాళ్ళతోను ఫ్రెండ్స్తోను గా వాళ్లతో జాలీగా ఉండి ఆడుకోవడము బీచ్లో ఒకరిపైన ఒకరు నీళ్ళు చల్లుకోవడము చల్లుకోవటము అలాగే తిరిగి వచ్చి ఇంట్లో ఉండడము అలా చేస్తు ఉండేదాన్ని అలాగే కాలేజ్ లైఫ్ కూడా ఫ్రెండ్స్ అందరితో కలిసి చదవడము ఎక్కువ చదవడము బుక్స్ చదవడము అలా చేస్తూ ఉండేదాన్ని అలాగే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఎక్కువ మంది మంచివాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చదువు పట్ల ఎక్కువ శ్ర శ్రద్ధగా ఉండడము ఉండేవాళ్ళు అలాగే నా మ్యారేజ్లో కూడా బాగా మంచి అది మంచిగా ఒకతను దొరికాడు మ్యారేజ్ లైఫ్ కూడా బాగుంది అలాగే మేము వ్యవసాయం చేస్తు ఉంటాము వ్యవసాయము వరి నాటడము మా అత్త మా మామ ఎక్కువగా కష్టపడి వరి నాటి అక్కడ పైరు చేసుకొని దాంట్లో వచ్చే ఆ యొక్క వరి గింజలను సంవత్సరం అంతా ఇంట్లో పెట్టుకొని దాన్నే మేము తినే వాళ్ళము అలాగే ఇంకా అనేకమైన పూల పంటలు పూల పంటలు మా అత్త మా మామ వాళ్ళు పైరు చేసే వాళ్ళు దాన్ని మూలంగా వచ్చే రాబడిలో మేము జీవిస్తు ఉంటాము మా యొక్క కుటుంబము వ్యవసాయం చేసుకునే కుటుంబము అలాగే మా కుటుంబంలో ఎక్కువమంది ఉండా ఉంటాము మా కుటుంబంతో కూడా నేను ఎక్కువగా గడిపేదాన్ని అలాగే అలాగే సంవత్సరానికి ఒకసారి కూడా మేము ట్రైన్లో మా ఊళ్ళో చాలామంది కలుసుకొని టూరిజంగా వేలాంగణికి వెళ్ళే వాళ్ళము అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న వేళాంగణి చర్చికి వెళ్లి దేవున్ని ప్రార్థించడము అబ్బా వాక్యాలు చదువుకోవడము అక్కడ సన్నిధానంలో రెండు మూడు గంటలు గడపడము తిరిగి అక్కడ ఉన్న ప్రదేశాలు ముఖ్యమైన ప్రదేశాలు బీచి అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్క అంగడ్లకు వెళ్ళి ప్రతి ఒక్క అంగడి అంగడికి తిరిగి నచ్చిన వస్తువులు కొనుక్కొని అక్కడ యే హోటలు మంచి హోటలకు వెళ్ళి భుజించి కావలసిన ఆహారము ఎవరెవరికి ఏమేం కావాలో వాటిని పెట్టుకొని వాటిని తిని దాని మూలంగా కూడా మేమే ఎంజాయ్ చేసేవాళ్ళం బీచ్లో కూడా మా యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్సు ఫ్రెండ్సు అందరు కలిసి ఒకరి పైన ఒకరు నీళ్ళు పోసుకొని బీచ్లో బాగా ఎంజాయ్ చేసి అక్కడ ఒక అక్కడే వేళాంగణిలోనే ఒక పది రోజుల అట్లా రూమ్ తీసుకొని ఉండేసి మేము అలా ఎంజాయ్ చేసి దేవునితో కూడా ఎక్కువ రోజులు గడిపేసి తిరిగి ట్రైన్లోనే ఇంటికి వచ్చేవాళ్ళము అలా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మేము ఎంజాయ్ చేస్తు ఉంటాము అలాగే మా ఊళ్ళో కూడా అనేకమంది ఉంటారు మూఢనమ్మకాలు ఉన్ ఉన్ మా ఊళ్ళో కూడా అనేకమందితో కలిసి మాట్లాడడము ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి అక్కడ దారిలో పాము కనపడింది ఆ పామును చూసి భయపడి కొంసేపు అక్కడే నిలబడుకొని మళ్ళీ వెళ్ళాను వెళ్లి మళ్ళీ చేను దగ్గరికి వెళ్లి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ గుర్తుకు వస్తేనే భయం వచ్చేది భయం వస్తా ఉంటుంది మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వచ్చేసాను మళ్ళీ దారిలో ఎక్కడైనా చిన్నపిల్లలు కనపడతారు వాళ్లతో మాట్లాడడం వాళ్ళతో కొంచేపు స్పెండ్ చేయడము వాళ్ళతో జాలీగా మాట్లాడుకొని నవ్వడము బిడ్డలతో కబుర్లు చెప్పుకోవడము అలా గడుపుతు ఉంటాను అలాగే మా బిడ్డలు కూడా ఉంటారు వాళ్ళతో కూడా ఎక్కువగా వాళ్ళకేమి కావాలి అనే వాటిని తీసిస్తా వాళ్ళు కావాల్సిన ప్రతి ఒకటి తీసిస్తా వాళ్ళు ఏదన్నా ఏడ్చేటప్పుడు వాళ్ళకి సర్ సర్దిచెప్తా ఉంటా ఉంటాను అలాగే నేను చిన్న పనికి వెళ్తాను అక్కడ కూడా అనేక విధమైన మనుషులు వస్తావుంటారు వారితో మాట్లాడదాం వాళ్ళకి కావలసిన ఎంకా ఏమయితే అడుగుతారో వాళ్ళకు కావాల్సిన వన్నీఇలా చేసుకోవాలి ఇలా ఉండాలి అని చెప్తు ఉంటాను వాళ్ళు కూడా దాన్ని విని సంతోషంగా వెళ్తారు వాళ్ళ యొక్క ఆ పనులు కూడా అవుతు ఉంటాయి అలాగే అక్కడ ఉన్న ఉ అక్కడ పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడతా ఉంటాము కలిసి ఒక ఒకే దగ్గర కూర్చొని తినడము ఒకరొకరు తెచ్చుకున్న వాటిని ఇంకొకరికి పెట్టడము కొద్ది కొద్దిగా పెట్టుకోవడము అలా తినడము మాట్లాడుకుంటు ఎంజాయ్ మాట్లాడుకుంటు నవ్వుకుంటు ఆ ఆ మధ్యాహ్నం టైంలో అన్నం తినడము అలాగా పనిచేసేటప్పుడు కూడా ఆ ఎంజాయ్ చేస్తు ఉంటాను అలాగే అలాగే ఊటీకి కొడైకెనాల్కు అలాగా ఎప్పుడన్నా ఒక్కసారి కుటుంబం కలిసి వెళ్తూ ఉంటాము అక్కడ వెళ్లిన ప్రదేశంలో ఏవైతే ముఖ్యంగా చూడదలుచుకుంటాము ఆ ఉటీల్లో చల్లని ప్రదేశాల్లో స్వెటర్ వేసుకోని అక్కడ వెళ్ళడము అక్కడున్న ఒక దగ్గర గెస్ట్ హౌస్ తీసుకొని అక్కడ ఉండడం అక్కడ ఉన్న ప్రదేశాలన్నిటిని చూసుకోని ఆ నడుచుకుంటు వెళ్ళడమంటే ఆ యొక్క చల్లని ప్రదేశంలో నాకు చాలా ఇష్టము ఎంజాయ్ చేసుకుంటు కుటుంబంతో పిల్లలతో ఆడుకు వాళ్లతో చెప్పుకుంటు గడుపుతు వస్తాము అక్కడ ఆ చలి కేంద్రంలో కూడా కొడైకెనాల్లో నీళ్ళు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది అలా ప్రవహించే చోటుకు వెళ్ళి కూర్చొని ఆ నీళ్ళంతా పైన పడుతు ఉంటే ఎక్కువ సంతోషంగా ఉంటుంది మేం అందరు కూడా అక్కడ నీళ్ళు నీళ్ల దగ్గర పోయి ఎక్కువ కొడైకనాల్లో నీళ్ళు దూకే చోట నిలబడుకొని ఎక్కువ ఎంజాయ్ చేస్తు ఉంటాము కుటుంబంతో అరుచుకుంటు ఎక్కువ అరుస్తు ఒకరు పైన ఒకరు నీళ్ళు చల్లుకుంటూ ఒక పది నిమిషాలు అక్కడే ఆ నీళ్ళ దగ్గర నిలబడుకొని ఎంజాయ్ చేస్తు ఉంటాము అలా అనేక ప్రదేశాలు వెళ్ళి చూస్తూ అక్కడున్న వాతావరణాలు అక్కడున్నటువంటి ప్రతి ఒక వస్తువులు ఏవైతే మనకి ఎక్కువ ఆకర్షిస్తాయో మన కంటికి అలాగే మనం ఇష్టపడే వస్తువులు ఆ ఆహారాలు తినేటివి ఫ్రూట్సు అలాగే మనం పెట్టుకోవడానికి పూలు ఏవైతే అవన్నీ కూడా కొనుక్కోని వస్తూవుంటాము ఇంటికి అలాగే అలాగే మరి ఎక్కువగా మేము పనులకు వెళ్ళడము వ్యవసాయ పనుల్లో మార్నింగ్ వెళ్ళి పూలు ఏరుకోవడము ఇంటికి రావడము మళ్ళీ ఎక్కువగా మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి ఆ చేను కాడికి వెళ్తూ వస్తూవుంటామన్నమాట ఆ యొక్క వాతావరణము చల్లని గాలి ఆ ఆ అలాంటి అలాంటి ప్రదేశంలో ఉండడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు అలాగే ఎక్కువగా మనము మంచి మంచి వ్యక్తులతో కలవడము మంచి వాళ్ళతో కలిసి ఎక్కువగా ప్రా ప్రేయర్ చేసుకోవడము చర్చికి వెళ్ళడము అలాంటివి అయితే ఎక్కువ నాకు ఇష్టంగా ఉంటుంది ఎక్కువ నేను వాటన్నిటికీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను అలాగే అలాగే నా యొక్క పనులు చేసుకోవడము నేను ఏవైతే ఈ రోజు చేయాలని నిశ్చయించుకుంటానో ఆ పనులన్నిటిని చేసుకొని నా యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఏదో ఒక చిన్న పనికి వెళ్ వెళ్ళి వచ్చేది ఉంటా ఉంటుంది అలాగే అలాగే క్రిస్మస్ సమయంలో జనవరి టైం టైంలో కూడా మా గ్రామంలో ఎక్కువ ఆటల పోటీలు కబడీలు అని అనేక విధానమైన ఆటల పోటీలు పెడుతు ఉంటారు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడము వాళ్ళు చేసే ప్రతి ఒక దాంట్లో కూడా పాల్గొనడము పిల్లల్ని పాల్గొనేటట్లు చేయడము అలాంటివి మా గ్రామంలో జరుగుతుంటుంది కాబట్టి దాన్ని కూడా నేను కలుసుకొని ఎక్కువగా సంతోషిస్తు ఉండే విషయం ఏమిటంటే ఇది ఒకటే అనమాట మా ఊళ్ళో జనవరి ఫస్ట్కి ఎక్కువగా డాన్సులు పే చిన్నపిల్లలు పా క్రిస్టియన్ పాటలకి డాన్సులు వేయడము అలా చేస్తూ ఉంటాము మా యొక్క గ్రామంలో ఎక్కువ నేను ఇష్టపడే విషయం అదే పిల్లలక్కూడా డాన్సులు నేర్పిస్తారు క్రిస్టియన్ పాటలకి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ వాళ్ళు కూడా దాన్ని నైట్ క్రిస్టిన్ ప అదే జనవరి ఫస్ట్ రోజున నైట్లో ప్రే నేర్చుకున్న ప్రతి ఒక పిల్లలు కూడా డాన్స్ వేసి ప్రదర్శిస్తుంటారు దానిని కూడా ఎక్కువ చూసి ఎంజాయ్ చేస్తు ఉంటాను నేను అలాగే వాళ్ళు ఆ యొక్క ఆటల పోటీలో గెలిచిన వాళ్ళు ఆటలు పోటీలో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్లు ఇవ్వడము దాన్ని చిన్న చిన్న ప్రైజ్లు అయినా కూడా దాన్ని పెట్టుకొని ఎంజాయ్ చేయడము ఇలాంటివి చేస్తు ఉంటాను ఇలాంటి ఇలాంటి గ ఇలాంటివి ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తూ నాకు జీవితం నేను గడుపుతు ఉంటాను